ఈ ప్రశ్నలో భారతీయ నృత్య కళల సంరక్షణ మరియు ప్రచారం కోసం భారత ప్రభుత్వం చేయబడుతున్న కార్యక్రమాల గురించి చెప్పాలని అడుగుతున్నారు భారత ప్రభుత్వం నృత్య కళలు సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే సంగీత నాటక అకాడమీ భారతీయ సాంప్రదాయ నృత్యలను ప్రోత్సహించేందుకు స్థాపించబడిన భారతీయ స్థాయి సంస్థ కళా ఉత్సవాలు సూ నృత్య కళాకారులకు ప్రదర్శన వేదికగా సేవలు అందించే వివిధ ఉత్సవాలు గురుకుల పద్ధతిలో నృత్య విద్య నృత్య కళాకారులను ప్రోత్సహించేందుకు గురువుల వద్ద శిక్షణ పొందే విధానం ఆర్థిక సహాయ పథకాలు ప్రముఖ నర్తకులు గురువులు మరియు కళా స సంస్థలకు అందించి గ్రాంట్లు మరియు నిధులు ప్రముఖ నర్తకులు అవార్డులు పద్మ అవార్డులు సంగీత నాటక అకాడమీ అవార్డులు నృత్య కళారత్న అవార్డులు లాంటి పురస్కారాలు ఈ కార్యక్రమాలు భారతీయ నృత్య కళల పరి పరిరక్షణ ప్ర ప్ర ప్రచారం మరియు అభివృద్ధికి దోహద పడుతున్నాయి